తోట్ నా తోట పని మా ఇంట్లో నేను కాకుండా మా అక్కకు చాలా ఇంట్రెస్ట్గా పూల మొక్కలు పెంచుతుంది తనకు ఇష్టమైన మొక్కలు అన్నీ తెచ్చి ఎప్పటికప్పుడు నాటుతుంది నాటి వాటిని శ్రద్ధగా చూసుకుంటు వాటికి నీళ్ళు వేయడం రోజు నీళ్ళు వేయడం చుట్టుపక్కల వాటిని సంరక్షించడం వంటి రెండు పనులు చేస్తుంది తనకు అలా మొక్కలు పెంచడం అంటే చాలా సరదా ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు తెచ్చి నాటుతు ఉంటుంది